హలో అండి నమస్తే మేము మీ రెస్టారెంట్లో ముందస్తుగా రిజర్వేరేషన్ చేసుకున్నాం ఆఫరు ఉందని మీ మీ రెస్టారెంట్లో ఏమైనా మంచి ఆఫర్స్ ఉన్నాయా అంటే ఫుడ్ విషయంలో మా అకామిడేషన్ విషయంలో ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా దయచేసి తెలియజేస్తారా